నా జ్ఞాపకాలు ఏమంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లేదాన్ని అక్కడ పూల తోటలు నీ నీటి ప్రవాహాలు వాగులు వంకలు అన్ని చాలా బాగా ఉండేది కానీ ఇప్పుడు వెళ్ళేలేకపోతున్నాము చిన్నప్పుడు హాలిడేస్ అయితే అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తాము అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళము ఫ్రూట్స్ పండ్లు అన్ని తీసుకొని వెళ్తాము మా అమ్మమ్మ నాకు మంచి మాటలు చెప్తుంది మంచిగా చదువుకోమని చెప్తుంది ఆమె అడుగుజాడల్లో వెళ్ళడానికి నేను చూస్తాను ఆమె చాలా మంచిగా చూసుకొని వచ్చేటప్పుడు డబ్బులు ఇస్తుంది దాన్ని తీసుకొని స్కూల్ లైఫ్లో ఎంజాయ్ చేయడము అలాగా మంచిగా చూసుకుంటాము నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టము మా తాతగారు కూడా ఉంటారు అక్కడ చూడడానికి పచ్చని చెట్లు అన్ని ఉంటుంది చూసే ప్రదేశానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మన స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు కూడా అక్కడకు వెళితే మంచిగా ఆహ్ ఆహ్లాదకరంగా ఉంటుంది పూలతోట మంచి నీటి ప్రవాహాలు పంటలు పొలాలు గడ్డి అన్ని పశు సంరక్షణలు కూడా అన్ని మంచిగా ఉంటాయి కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మంచిగా ఉంటుంది అక్కడ చిన్నప్పటి మంచి మంచిగా ఆడుకోవడము మంచిగా చేయడము అన్నీ మాకు మంచి కలిగించింది కాబట్టి మా స్కూల్ లైఫ్లల్లో కూడా ఎప్పుడూ అవే ఉండాలని